నేను ఇటీవల ఆన్లైన్లో ఐక్యూజెడ్ సిక్స్ ఫైవ్ జి అనే ఫోన్ని కొన్నాను అది తెచ్చుకున్న తరవ అసల దాన్ని దాన్ని ఫీచర్స్ ఏందంటే డిస్ప్లే వచ్చేసరికి ఆమ్లైడ్ డిస్ప్లే చాలా స్మూత్ ఉండుద్ది అండ్ చూడటానికి చాలా బాగుండుద్ధి చదవటానికి అక్షరాలు కాని అయినా సినిమాస్ చూసేటప్పుడు బాగా కంటికి కంటికి బాగుండుద్ధి స్మూత్నెస్ రిఫ్రెష్మెంట్ చాలా బాగుండుద్ధి దాంట్లో అదీ స్టోరేజ్ వచ్చేసరికి సిక్స్ సిక్స్ జిబి ర్యామ్ ర్యామ్ వచ్చేసరికి సిక్స్ జిబి ప్లస్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సిక్స్ జిబిని ఫో చాలా బాగుంది ఫోన్ స్టోరేజ్ వచ్చేసరికి వన్ ట్వెంటీ ఎయిట్ జిబి స్టోరేజ్ మనం ఎన్నైనా ఫోన్లో సినిమాలే ఎక్కించుకోవచ్చు బాగుండుద్ధి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫోర్టీన్ ఆండ్రాయిడ్ వర్షన్ చాలా బాగుండుద్ధి అది కూడా ఇది ప్రాసెసర్ టూ పా టూ పాయింట్ టు జిగా హెచ్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఆక్టా కోర్ ఈ ప్రాసెసర్ ఫైవ్ జిలో స్నాప్డ్రాగన్ అంటే చాలా అద్భుతం అనేసి అర్థం చాలా బాగుండుద్ధి ఫోర్టీన్ ఫన్టచ్ ఓఎస్ ఓఎస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫన్టచ్ చాలా బాగుండుద్ధి బ్యాటరీ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ మెగా హెచ్ అది నేను ఎంత వాడతన్నా కాని బ్యాటరీ అనేది దిగదు నేను పబ్జి ఈ గేమ్స్ ఆడేటప్పుడు చాలా బాగుండుద్ధి అసలా డిస్ప్లే ఎంత స్మూత్గా ఉండిద్దో బ్యాటరీ కూడా అంతే బాగుండుద్ది వాడే కొద్ది వాడాలనిపిస్తా ఉండిద్ది నేను పదిహేను వేలుకి ఈ ఫోన్ కొన్నాను కానీ పదిహేను వేలుకి మించి న ఫీచర్స్ అనేది ఈ ఫోన్లో చూశాను అసల కెమెరా కెమెరా గురించి మాట్లాడుకుంటే సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్ సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్ ఈ ఫొటోస్ తీస్తుంటే నాచురల్గా వస్తుంది ఫొటోస్ కాని ఏదైనా కాని ఫోటోస్లో నేను చాలా మంచి మంచి క్యాప్చర్ చేయగలుగుతున్నాను ఈ ఫోన్కి సోనీ సెన్సార్ ఉంది దీనికి అంటే సోనీ సెన్సార్ ఉంది ఓవరాల్గా ఈ ఫోన్ చాలా బాగుంది ఛార్జింగ్ ఛార్జింగ్ ఇప్పుడు స్పీడ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ వాట్స్ ఈ మనం ఛార్జింగ్ పెట్టిన ఒక ట్వెంటీ మినిట్స్కి థర్టీ మినిట్స్కి ఫుల్ ఛార్జి అయిపోతుంది ప్రాసర్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ టూ పాయింట్ టూ జిగా హెచ్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ అక్టో కోర్ ఇది చాలా బాగుంది ఓవరాల్గా ఇది మనీకి చాలా వర్త్ ఈ ఫిఫ్టీన్ థౌజండ్కి ఎలాంటి ఫోన్ అనేది చాలా వర్త్